నాకు మిషన్ కుట్టడం ఇష్టం నేను బ్లౌజెస్ కుట్టుకున్నాను చీర ఫాలు ఏసుకున్నాను మా పిల్లలకి చీరలతో డ్రస్సులు కూడా కుట్టాను చాలామంది బాగా కుడుతానని మెచ్చుకున్నారు కుట్టడం అంటే చాలా ఇష్టం నాకు వేరే వాళ్ళయి కూడా కుడుతాను మీరేమన్న సాయం చేయాలనుకుంటే చెయ్యండి